హలో ఎయిర్టెల్ కస్టమర్ కేర్ అండి మాకు ప్రస్తుతం సెవెంటీ ఎంబీబీఎస్ ఉన్న డేటా సరిపోవడం లేదు హండ్రెడ్ ఎంబీబీఎస్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్లాన్ ఏమైనా చెప్పగలరా లేదా ఈ ప్లాన్కు సేమ్ ఎంబీబీఎస్ డేటా పెరుగుతుందా ఎప్పుడు మేము ఆరు వందల తొంభై తొమ్మిదితో మంత్లీ చేయించుకుంటున్నాను అదే దానితో హండ్రెడ్ ఎంబీబీఎస్ డేటా స్పీడ్ చేయించుకోవచ్చా లేదా మాకు థౌసండ్ లోపు హండ్రెడ్ ఎంబీబీఎస్ వచ్చేలాగ చూడండి